హలో మేము రోడ్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నామండి మీరు కార్లు అద్దెకి ఇస్తారట అదేండి అదే డ్రైవ్ చేయడానికి మేము చేసుకుంటాం డ్రైవింగు కిలోమీటర్కి ఎంతకో చెప్పాలి మీరు ఓకే అండి ఓకే ఎన్ని రోజులు అంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతుందండి మేము అరకు వ్యాలీ వెళ్లి ఫైవ్ డేస్ ఉండాలనుకుంటున్నాము ఓకే అండి ఓకే అండి ఓకే మాకు ఒక టూ డేస్లో వెళ్దాం అనుకుంటున్నామండి రెండు రోజుల్లో మీరు కార్ పంపించండి ఓకే అండి ఓకే ఓకే అది ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ అన్నమాట ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్